ఇప్పుడే డ్రాయింగ్ మొదలు పెట్టడం అంటే ఫస్ట్ వాళ్ళు పెన్సిల్ తోటి స్టార్ట్ చేయాలి అంటే ఇట్లా గుండ్రంగా గీయడం స్టార్ట్ చేయాలి ఇట్లా గీసుకుంటు పోతే ఏంటంటే మనకి పెన్సిల్ పట్టడం ఈజీ అవుతుంది ఏదైనా పేపర్ మీద ఈజీగా డ్రాయింగ్ వేయడానికి వస్తుంది అన్నట్టు ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం వాటర్ కలర్స్ యూస్ తోని స్టార్ట్ చేయండి లేదా స్కెచ్ పెన్నులైన క్రేయాన్స్ అయినా పెన్సిల్స్ అయినా వీటితోటి మనం ఎట్లా అంటే మెరుగుపరచుకోవచ్చు మన నైపుణ్యాన్ని ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే డ్రాయింగ్ మొదలు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ కలర్స్ చూసినాం అంటే మనకి ఇంకా ఎక్కువ డ్రాయింగ్ వేయాలి అనే అనేది మనకి ఇంకా అట్లా వస్తుంది అన్నట్టు ఇంకా ఎక్కువ డ్రాయింగ్ వేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ కలర్స్ ఉండాలి ఒకవేళ ఇట్ల క్రెయిన్స్ స్కెచెస్ వాటితోటి నాకు వద్దు అని అనుకుంటే పెయింట్ పెయింట్స్ వాటి బ్రషెస్ తోటి కూడా ఇంకా చేయచ్చు ఒక రఫ్ పేపర్ తీసుకొని మీకు ఇష్టం ఉన్న కలర్స్ అన్నీ వాటితోటి డ్రాయింగ్ వేసుకోవచ్చు అట్లయితే ఇంకా మీ నైపుణ్యాన్నిమెరుగు పరుచుకోవచ్చు మీకు రాను రాను ఇంకా బాగా వేయాలి నేను ఇంకా డ్రా చేయాలి అనే అనేది పుడుతుంది అన్నట్టు మీకు ఇంకా పెన్స్తో అయితే ఇక మీకు నచ్చిన గీతలు గీసుకుంటు ఒక బొమ్మ గీయచ్చు అంటే మీరు ఊహ చిత్రాలు అంటారు కదా అగో అలా ఒక మనం మన మెదడులోకి ఒకటి ఊహించుకొని అట్ల మనం బొమ్మలు గీసినాం అనుకో ఒక మంచి బొమ్మ అనేది మన పేపర్ మీదకి వస్తుంది తర్వాత మనం తెచ్చుకునేది ఇక ఇంకా గీయాలి అని ఆత్రుత అనేది మనకు ఉంటుంది అన్నట్టు తర్వాత వాటికి కలర్స్ వేస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది మనం మన మనసు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది వీళ్ళకైతే ఇక చిన్నపిల్లలకు అయితే వాటర్ కలర్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి వాటితోటి స్టార్ట్ చేయచ్చు ఇంకా దూది పైన పెయింట్ పట్టుకొని ఇట్లా గీయడం కానీ మళ్ళా దానిపైన పెన్ను తోటి వేయడం కానీ అట్లే ఇంకా కొన్ని కొన్ని ఇట్లా క్రియేటివ్ క్రియేటివ్ ఉంటాయి కదా అట్ల వేసుకోవచ్చు అన్నమాట ఇవి నా సలహా అంటే ఇవి కాకపోయినా కానీ పేస్టల్ కలర్స్ అని ఉంటాయి ఆయిల్ పేస్టల్ కలర్స్ మీకు నచ్చిన గీతాలు గీసుకోవచ్చు ఒక అట్లనే ఒక ఆర్ట్ అనేది ఫామ్ అవుతుంది అదె మన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది నేను ఇచ్చే సలహా మీరు కావాలనుకుంటే ఇంకా చాలా వేయచ్చు అన్నీ మిక్స్ చేసి కూడా ఇట్లా పేపర్ మీద పెడితే అది ఒక బొమ్మ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల కూడా మీ స్కిల్స్ అనేది ఇంకా మెరుగుపరుచుకోవచ్చు